హలో అండి నేను మీ ఆదాయపు పన్ను పన్ను ట్యాక్స్ హెల్ప్ లైన్ వాళ్ళకి వాళ్ళే కదా అండి నేను నా ఈమెయిల్ ఐడీని రీసెంట్గా మార్చానండి సో నాకు రావాల్సిన ఆదాయ పన్ను డీటెయిల్స్ అన్ని దానికి సంబంధించిన సమాచారం అంతా నా ఈమెయిల్కి వస్తుంది కదా అండి నేను ఇంతకుముందున్న ఐడీని మార్చేసి వేరే మెయిల్ ఐడీని చేంజ్ చేసుకున్నానండి నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల

సో నా ఈమెయిల్ ఐడీ చిరునామాను మీరు కొంచెం అప్డేట్ చేయండి నాది ఇంతకముందు ఈమెయిల్ అడ్రస్సు సుప్రియ డాట్ మిట్టపల్లి అని ఉండేదండి దాన్ని ఇప్పుడు సుప్రియ చిన్ను ఈమెయిల్ అడ్రస్గా నేను మార్చానండి సో ఇంతకుముందున్న అడ్రస్ కాకుండా ఇది ఈ ఇప్పుడు నేను చెప్పిన కొత్త న్యూ అడ్రస్కే మెయిల్ ఐడీకే ఈమెయిల్ ఐడీకే నా ఆదాయ పన్నుని దానికి సంబంధించిన డేటాని ఫైల్ మొత్తం నాకు ఈమే కొత్త మెయిల్ ఐడీకి కొంచెం సెండ్ చేయండి ఈ అప్డేట్ని మాత్రం ఖచ్చితంగా చెయ్యండి లేదంటే నాకు సంబంధించిన ఆదాయ పన్ను వివరాలన్నీ నాకు తెలియవు మళ్ళీ నేను కరెక్ట్ టైంలో అదాయ పన్ను కట్టలేక పోతానండి అందువల్లే మీరు నా ఈ అప్డేట్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని నేను పాత దానికి గాకుండా నా కొత్త ఐడీకి మీరు పంపుతారని కోరుకుంటున్నానండి